నాది మహబూబ్నగర్లో ఒక చిన్న పల్లెటూరు మా మా ప్రాంతంలో వనరులు అంటే అంతగా బస్ ఫెసిలిటీ ఉండదు మా ఊరికి ఒకవేళ మేము బస్సుకి వెళ్ళాలని అనుకుంటే కూడా బస్సు ఉండదు కాబట్టి ఆటోలో మాట్లాడుకుని ఆటోలలో వెళుతు ఉంటాము ఒకవేళ అందరం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి పోవాలన్నా కానీ బస్సులు ఉండవు ఒక ఆటో మాట్లాడుకుని పోవాల్సి వస్తుంది ఎందుకంటే మా ఊరికి రోడ్లు సరిగా ఉండవు అది చిన్న పల్లెటూరు కాబట్టి రోడ్లు ఉండవు అక్కడ అది అదే పల్లెటూరు కదా అక్కడ ఏం రోడ్లు సదుపాయాలు సరిగా ఉండవు కాబట్టి బస్సులు అలాంటివి ఎక్కువ ఏమి తిరిగవు ఒకవేళ మేము పోవాలి అనుకుంటే ఎస్పెషల్గా ఒక బస్సు ఒక ఛి ఒక ఆటో అలాంటి మాట్లాడుకుని పైసలు ఇచ్చి పోవాల్సి వస్తుంది అట్లా అంటే ఇంకా టీకాల విషయానికి వస్తే మా ఊళ్ళో సరిగ్గా టీకాలు అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండవు కదా ఏమైనా టీకాలు అప్పుడు వస్తారు అప్పుడు వెళ్ళిపోతారు మనుష్యులు కూడా అంతసేపు ఇంట్లో ఉండరు కదా చేనుకో ఎక్కడికో వెళ్తారు పని చేసుకోవడానికి అట్లా వెళ్లి వెళ్ళినప్పుడు కొంతమంది ఉంటారు కొంతమంది ఉండరు కొంతమంది పనికి వెళ్తారు కొంతమంది వేరే పనులకి వెళ్తారు వేరే ఊళ్ళోకి వెళ్తారు అట్లా పోతా ఉంటారు కదా సరిగా అలా అంటే ఎక్కువ ఉండరు అన్నమాట ఊళ్ళో అందరు ఒకసారి ఉండాలంటే ఉండలేరు సరిపడా టీకాలు ఉండవు టీకా కేంద్రాలు కూడా మాకు ఏమంటారు ఒక పది పదిహేను కిలోమీటర్ల దూరం వెళ్ళి ఆటోలు ఎక్కి మళ్ళా వెళ్ళి అక్కడ పోయి కలిసి డాక్టర్లని టీకాలు అవన్నీ ఇప్పించుకుంటాము ఇప్పించుకున్న తర్వాత మళ్ళీ కావాలన్నా కానీ మాకు ఏ సదుపాయాలు ఉండవు మా ఊరికి ఎందుకంటే అది పల్లెటూరు కాబట్టి అక్కడ రోడ్లు సరిగా ఉండవు అంత ఫెసిలిటీ ఉండదు మేమే పైసలు మాచేతితో పైసలు పెట్టుకొని మేమే పోయి రావాలన్నా కానీ కష్టం అవుతుంది అన్నమాట ఒకసారి ఏమైంది అంటే మా నాన్నమ్మకి ఇట్లనే కాలు నొప్పి అయితే పొద్దున అంటే కాళ్ళు కొంచెం బెనికింది అన్నమాట ఆ కాళ్ళు అట్లనే ఉంది అన్నమాట అయితే ఇంకా ఆ కాళ్ళు బెణకడంతో ఆమె నడవలేకపోయింది ఒకసారి ఇంకా ఆమెకు కాళ్ళు నొప్పి విపరీతంగా వచ్చింది అయితే విపరీతంగా వచ్చినప్పుడు ఏమైంది అంటే ఇంకా ఆస్పత్రికి వెళ్ళాము హాస్పిటల్కి వెళదాం అని అన్నది ఆమె అయితే ఇంకా సరే వెళ్ళాము అని అనుకున్నాం అది అర్ధరాత్రిలో అయితే ఇంకా ఊళ్ళో అందరు పడుకున్నారు ఊళ్ళో అందరు పడుకున్నారు ఇంకా ఆటో ఆయన గాకు వాళ్ళ ఇంటికి పోతే ఆయన రాలేడు అని చెప్పిండు ఆరోజు అయితే చాలా ఇబ్బంది అయింది మాకు మళ్ళా మేం ఏం చేసినాం అంటే అంబులెన్స్కి కాల్ చేసినాం ఇక అంబులెన్స్కి కాల్ చేసి అంబులెన్స్ అంబులెన్స్ కూడా చాలా సేపటికి వచ్చింది ఎందుకంటే రోడ్ సరిగా ఉండవు కదా ఊళ్ళలో ఇంకా కరెంట్లు కూడా ఉండవు మొత్తం లైట్స్ ఉండవు ఏం ఉండవు అంతా చీకటి చీకటి ఉంటుంది కదా పల్లెటూర్లకి ఆ చిన్న గ్రామానికి రావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అట్ల వచ్చింది అట్ల అయింది అన్నమాట చాలా సేపటికి వచ్చింది ఇక అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్ వచ్చిన తర్వాత ఇక అంబులెన్స్ వచ్చినాక అంబులెన్స్లో తీసుకొని పోయినాం ఇట్లా ఒకటి కాదు మా ఊళ్ళో చాలా అయినాయి మాట మా ఊళ్ళ కొంతమందికి దమ్ము వస్తుంది కదా ముసలి వాళ్ళకి అట్లా దమ్ము రావడం వల్ల కూడా కొంతమంది చచ్చిపోయిర్రు ఎందుకంటే ఆక్సిజన్లు ఉండవు ఊళ్ళలో ఆక్సిజన్లు ఉండకపోవడంతో వాళ్ళు దమ్ము ఆక్సిజన్ పెట్టుకుంటే కొంచెం దమ్ము తగ్గుతుంది కదా ఆక్సిజన్ లేకపోతే ఊళ్ళో ఎవరి దగ్గర ఉండవు అయితే ఇంకా మళ్ళీ ఆక్సిజన్ కోసము వేరే ఊరికి వెళ్ళి అంత దూరము ట్రావెల్ చేసేలోపు వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది అందుకని ఇంకా బస్సులు అలాంటివి ఉంటే మంచిగా అనుకుంటున్న మా ఊళ్ళో డాక్టర్స్ కూడా ఉండరు ఆర్ఎంపీ డాక్టర్స్ ఉంటారు వాళ్ళు కూడా అవైలబుల్ ఉంటే ఉంటారు లేకపోతే ఉండరు ఎందుకంటే వాళ్ళు ఒక ఊరుకి కాదు ఎన్నో ఊళ్ళకి తిరుగుతారు చుట్టుపక్కల ఊళ్ళు అన్నింటికి తిరిగి తిరిగి మా ఊరికి వస్తారు మా ఊరికి వస్తే కూడా అదే ఊరు కాబట్టి వాళ్ళు అంతసేపు ఉండరు అన్నమాట వేరే ఊళ్ళకి వెళ్తారు కాబట్టి కొంచెం వాళ్ళకు కూడా రావడానికి ఇబ్బంది ఉంటుంది వాళ్ళు వేరే ఊరి నుంచి మా ఊరికి వచ్చి మళ్ళీ మళ్ళా వేరే ఊరికి వెళ్ళి అంటే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ ఉండరు ఒకవేళ ఉన్నా ఉన్నప్పుడు వెళ్తాము లేనప్పుడైతే కొంచెం ఇబ్బంది ఇబ్బంది అవుతుంది ఆర్ఎంపీ డాక్టర్లకి ఏం తెలుస్తుంది ఒక పారాసెటమాల్ ఇస్తారు జ్వరం వచ్చింది అంటే ఏది వచ్చినా సరే పారాసెటమాల్ పారాసెటమాల్ పారాసెటమాల్ అంతే కదా పారాసెటమాల్ ఒకటే ఇంకా ఏం వచ్చినా సరే అందుకని మా ఊళ్ళో కొంచెం హాస్పిటల్స్ అలాంటివి ఉంటే బెటర్ అనుకుంటున్నాను నేను ఇంకా ముసలి వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది ఏడికన్నా సరుకులు తెచ్చుకోవడానికి పోవాలన్నా లేకపోతే హాస్పిటల్కి పోవాలన్నా ఎవరినైనా కలవడానికి పోవాలన్నా కానీ వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇంకా బస్సులు ఉండవు ఆర్టీసీ బస్సులు ఉంటే కొంచెం బెటర్ ఉంటుండే కానీ బస్సులు ఉండవు కదా పల్లెటూరులో ఆ రోడ్డులే మనుష్యులు నడవడానికి అట్లా ఇబ్బందిగా ఉంటుంది అంతా

నడుచుకుంటు అంతా దూరము ఒక్కరే వెళ్ళి ఫైవ్ టెన్ కిలోమీటర్స్ అంత దూరం వెళ్ళి మళ్ళా ఆడ ఆటోల కోసం ఆగి ఆడ ఆటోలు ఎక్కి మళ్ళా పైసలు పెట్టుకొని మళ్ళా అక్కద నుంచి రావాలని ఒకవేళ చీకటి అయితే మళ్ళా ఎక్కడ్నో ఒక దగ్గర ఉండాల్సి వస్తుంది ఎందుకంటే ఇంటికి రావాలన్నా కానీ అంత రాత్రిపూట ఏమీ ఉండవు కదా అందుకని ఎక్కువ టైం పడతుంది అన్నమాట ఏడికన్నా పోయి రావాలన్నా కానీ ఆర్టీసీ బస్సులు అవి ఉంటే కొంచెం బాగుంటుండే అట్లనే ఇంకా టీకా కేంద్రాలు కూడా నాకు చాలా దూరం ఉంటాయి ఒకవేళ మేము ఆడకి పోవాలన్నా కానీ దాన్ని కూడా ఒక డేటు టైం ఉంటుంది అయితే పొద్దున్న నుంచి మధ్యాహ్నం ఉన్నారు అనుకో మధ్యాహ్నము అంటే మధ్యాహ్నం అన్నారు అనుకో పొద్దున్న పోయి మధ్యాహ్నం వరకు మేము చేరుకోలేము ఎందుకంటే ఆటోలు ఉంటాయి ఆటోలు ఉంటాయి కానీ ఆ ఆటోలు కూడా ఒకటే ఉంటుంది ఊరికి ఆ ఆటో రావడానికి టైం పడుతుంది ఆటో ఎక్కి పోవడానికి ఆడకి పోయేసరికి టైం అయిపోతుంది అందుకని అయితే మా ఊరికి కూడా వస్తుంది టీకా కేంద్రం కానీ ఆ టైంలో అందరు ఉండాలని ఏం రూల్ కాదు రూల్ లేదు కదా అంటే కొంతమంది ఉంటారు కొంతమంది ఉండరు కొంతమంది ఏడికో పోతారు కొంతమంది తెలవనే తెలవదు అసలు వచ్చిర్రు అనే విషయం కూడా తెలవదు ఎందుకంటే అది చిన్న స్కూల్ లో ఉంటుంది అన్నమాట దాంట్లో ఇస్తారు అక్కడ వేయించుకొని వెళ్ళిపోతారు వాళ్ళు ఊరంతా తిరుగుతే మేము తెలుస్తుంది అందరికి అట్లా తెలవదు కాబట్టి సరే అని ఇంకా కొంతమంది సరే వేరే ఊరికి పోదామని వేరే ఊరికి కూడా పోతారు ఇట్లా మా ఊళ్ళో చాలా కొరతలు ఉన్నాయి వీటి అన్నింటిని అంటే పల్లెటూర్లలో ఇప్పుడు అప్పుడే అవి సాల్వ్ కావు అన్నమాట ఎందుకంటే అది డెవలప్ కావాలి మన ఊరికి ఒక మంచి పంచాయితీ అంటే సర్పంచ్ ఉండాలి అట్లా సర్పంచ్ ఉంటే ఊళ్ళో అందరు కోపరేట్ చేస్తే ఆయన రోడ్లు అలాంటివి వేయించి కొంచెం బస్సులు అలాంటివి ఉంటే బస్సులు అవి వేయించి సరే బస్సులు అవి వేయించి కొంచము హాస్పిటల్స్ లేకపోతే ఇట్లా హాస్పిటల్స్ ఎక్కువ చదువుకోవడము అలాంటివి ఉంటే తొందరగా క్యూర్ అవుతుంది ఇంకా ఎక్కువ టైం కూడా పట్టదు ఇట్లా ఎంతోమంది చచ్చిపోయిర్రు అన్నమాట అంటే ఇట్లా ఎమర్జెన్సీ అప్పుడే వెళ్ళాలి అని ఉంటాయి కదా అప్పుడే వెళ్ళాలి అంటే అంటే టైం ఉండదు కాబట్టి మేము ఆటోకు వెళ్ళాలి ఆటో కోసం వెయిట్ చేయాలి ఆటో రాత్రుల మిడ్నైట్లో అంత మధ్య రాత్రి నుంచి పోతు ఉంటే అక్కడ పందులు అలాంటివి వచ్చి గుద్దేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట అలాంటి ఛాన్సెస్ ఉండడం వల్ల కూడా ఒకసారి ఆక్సిడెంట్ అయింది అన్నమాట మా ఊరికి ఇట్లా ఊరి పొలి పొలిమేర దగ్గర అయింది అనమాట పందులు వచ్చినాయి అన్నమాట రాత్రుల పందులు వచ్చి ఆటోని అడ్డుకున్నాయి ఆటోని అడ్డుకుని ఆటోని గుద్దేసినాయి అందులో ఉన్నవాళ్ళు ఉంటారు కదా ఆ పందులకు భయపడి ఇక గడ్డి చాటున దాచుకొని అట్లా అట్లా కొంచెం బయటకు వచ్చిర్రు అన్నమాట ఇంకా ఇట్లా ఊళ్ళలో ఉన్న వాళ్ళు చాలా కష్టాలు ఉన్నాయి అన్నమాట ఏమైనా ఎమర్జెన్సీ కావాలన్నా కానీ తొందరగా పోలేము ఆర్టిసీ బస్సులు ఉండవు ఇంకా ఏమంటారు టీకా సదుపాయాలు ఉండవు టీకా కేంద్రాలు కూడా చాలా దూరంలో ఉంటాయి అవన్నీ మంచిగా ఉంటే మనం కూడా మంచిగా ఉంటాము అవన్నీ మనకి సరిపడ ఉంటే మనం కూడా మంచిగా ఉంటాం వనరుల కొరతలు ఉండకుండా అన్నీ ఊళ్ళలో చూసుకుంటే బాగుంటదేమో సరిపడ కేం అంటే టీకా కేంద్రాలు టీకాలు కూడా సరిపడి ఉండాలి అట్లా అని నా ఉద్దేశం